స్కూల్లో పెయింటింగ్ నేర్చుకున్నాను నేను పెయింటింగ్ అంటే అన్ని రంగులతో కూడి ఒక మంచి అందమైన రూపాన్ని చూపించడం స్కూల్లో నేను నేర్చుకున్నపెయింటింగ్ రామచిలుక రామచిలుక అనేది పచ్చదనం పచ్చదనం దాని ముక్కు ఎరుపు అలా నేను చాలా మంచిగా వేసాను వేసి ఆ పెయింటింగ్కి నాకు రెండో ప్రైజ్ వచ్చింది నన్ను చాలామంది ఆ పెయింటింగ్కు ప్రశంసించారు